రీసెర్చ్ పా ప్రాజెక్టులకు ఎక్కువగా పాల్గొనాలనుకునే పక్షి వీక్షకుల కోసం చిట్కాలు అంటే ఇది చక్కగా ఒక మంచి వాతావరణంలో చెట్ల ప్రాంతంలో లేకపోతే వన్య ప్రాంతంలోకి వెళితే అక్కడ చక్కటి కిలకిల రావాల కొరకు కిలకల రావాలతో చేసే ఆ పక్షి సందర్శకుల సందర్శకులను చూసి అవే భయపడుతూ ఉంటాయి కాబట్టి నిశ్శబ్దంగా మౌనంగా ఉండే ఆ ప్రాంతాలను ఎన్నుకోవడంలో వీళ్ళు చక్కగా రీసెర్చ్ కొనసాగించుకోవచ్చు అనేసి నాయొక్క ఉద్దేశము ఇంకొకటి ఏంటంటే వీటిని గమనించడానికి కూడా వాళ్ళు తీసుకెళ్ళే లెన్సెస్ కూడా అవి లైట్ని ఏమర్జ్ చేసేవి కాకుండా అదేంటి లైట్ అనేది అంటే ఆయొక్క వెలుగు అనేది ఆ కెమెరాలలో అడ్జస్ట్ కాకుండా ఉంటే అవి ఏమాత్రం భయపడవు కాబట్టి ఆ సందర్శకులు కానీ రీసెర్చ్ చేసేవారు కానీ లేకపోతే ఈ సైన్స్ బర్డ్ బర్డ్స్ని గమనించేవారు కానీ వీటిని పాటిస్తే చక్కగా వీరి ఉద్దేశాలు నెరవేరుతాయి అనేసి నా యొక్క ఆలోచన ఇంకొకటి పక్షుల యొక్క

అదొక అది కూడా విన్నాను కాబట్టి ఈ ఈ రికార్డింగ్ ట్యూన్స్తో వీళ్ళు ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో ఆ ధ్వనులను పుట్టిస్తారు అని కూడా నేను చదివాను కాబట్టి ఈ విషయాలలో రీసెర్చ్ చేసేవాళ్ళు సౌండ్ పరంగా కానీ లేక పక్షుల యొక్క రవళికలు కానీ కదలికలు కానీ లేక వారి యొక్క పరిమాణం కానీ లేకపోతే వారి జీవిత కాలమానం కానీ తెలుసుకోవాలంటే కొన్ని రోజులపాటు ఆ ప్రాంతంలో బస చేస్తూ వాటిని గమనించుకోవాలి కాబట్టి మరి అక్కడ అక్కడ మరి బాగా మెరిసే దుస్తులు కానీ లేక వైబ్రేన్ట్ కలర్స్ రం రంగులు మిరమిట్లు కొలిపే రంగులు కానీ ఇవి వేస్ట్ కాకుండా వారి దుస్తులు కూడా ఒక మాదిరిగా సౌమ్యంగా సాధారణంగా ఉండాలని ఉంటే అప్పుడు అవి ఏమాత్రం జే జే జంకవు అని నా అభిప్రాయం కాబట్టి వీటి విషయంలో ధ్యానముగా ధ్యానంతో వీటిని కొనసాగించుకుంటే వారి రీసెర్చ్ పూర్తిగా పరిపూర్ణం అవుతుంది అనేసి నా అభిప్రాయము ఇంకా చెప్పాలంటే బర్డ్స్ సాంక్చుయరీస్లో కూడా మనం చూడవచ్చు కాకపోతే మనుషుల యొక్క ఎద్దడిని అవి తట్టుకోలేవు మనుషులను అవి చూస్తే అవి చిన్న పక్షులు కానీ అవి పెద్ద మనం చెట్లలాగా ఒక పెద్ద శిలలాగా మనం కనిపించే సరికి అవి బెదురుకుంటూ పారిపోతూ వాటిని అవి పరిరక్షించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా వాటిని సందర్శించాలన్నా వాటిని గమనించాలన్నా లేక వాటిని స్టడీ చేయాలన్నా కానీ మనము ఎంతసేపు మరుగై ఉండాలి అ నేసి నా అభిప్రాయము మనం తేటగా మనం కనిపిస్తే అవి జంకుతాయి అవి జడుసుకుంటాయి అవి గూటిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి

సమగ్రంగా పెంచాలని చె ఏమాత్రం చెట్లు నరకడం కానీ అట్లా అడవుల్లోనూ ఖాళీ చేయడం కానీ ఇలాంటివి చేస్తే మనకు ఈ పక్షి సంపద అనేది కనుమరుగు అయిపోతుంది అని వీటిని మనం ఉద్దేశించి ఏదైనా సరే మన వాతావరణంలో సమతుల్యత పాటించాలని చక్కటి ఆశయాలతో మనం ముందుకు సాగాలని వారే వాటిని బ్రతికించుతూ మనం కూడా బ్రతకాలని నా ఉద్దేశం థ్యాంక్ యూ